హలో క్లాసిక్ రెస్టారెంటా అండి మేము బిర్యానీ తీసుకోవాలి అనుకుంటున్నాం సింగల్ అయితే ఎంత ఫుల్ అయితే ఎంత అండి అంటే మాకు ఒక ట్వంటీ మెంబర్స్కి సరిపడ బిర్యానీ కావాలి ఎంత పడుతుంది అవునా అంటే సింగల్ తీసుకుంటే మనకు బెటర్ ఉంటుందా ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే బాగుంటుందా ఆహా ఫామిలీ ప్యాక్ అయితే ఒక ఎయిట్ సరిపోతాయా అవునా ఓకే అండి మాకు

మేము మీకు ముందు చెప్పి పెట్టాల లేదంటే డైరెక్ట్ చెప్తే ప్యాకింగ్ చేసి ఇస్తారా అవునా మాకు రేపు కావాలండి రేపు ఈవెనింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు

అవునండి ఒక ట్వంటీ మెంబర్స్కు కావాలి మళ్ళీ ఫ్యామిలీ ప్యాక్ చేస్తే ఎంత ఎన్ని ప్యాక్స్ సరిపోతాయో అన్ని చేసి పెట్టండి మేము డైరెక్ట్గా వచ్చి తీసుకుని అమౌంట్ సెండ్ చేసి వెళ్తాము మీరు డెల్ హోమ్ డెలివరీ చేస్తారా ఓకే అండి హోమ్ డెలివరీ చేస్తే మేము మీకు అడ్రస్ పెడతాం మీరు వచ్చేముందు కాల్ చేయండి ఓకేనా ఒక టెన్ మినిట్స్లో వస్తారా అవునా ఓకే అండి ఇక్కడ రామ్ నగర్ ఫిష్ మార్కెట్ ఉంది కదా రామ్ నగర్ స్టేజ్ రామ్ నగర్ స్టేజ్ పక్కన గల్లీ ఉంటుంది చూడండి గల్లీ నుండి స్ట్రైట్గా వచ్చి ఆ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని రండి నేను కనిపిస్తాను ఓకేనా ఓకే అండి